మా ప్రాంతంలో ఉచితంగా అతిథి గృహాలు అయితే లేవు కానీ హోటల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్విఎన్ హోటల్ మయూరి హోటల్ అలాగే మాకు ఇంకో హోటల్ వైట్లా హోటల్ కూడా ఉంది ఇవి చాలా కాస్ట్లీ హోటళ్ళు స్టే చేయడానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు మాకు ఇల్లులు కూడా ఇస్తారు ఓయో రూములు లాంటి ఇల్లులు కూడా మాకు ఉన్నాయి కాకపోతే సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి అదేవిధంగా మాకు ఎక్కువగా సందర్శకులు ఉండేది అయితే రిసార్ట్లో ఉంటారు రిసార్ట్లు అనేవి మాకు టూర్ టూర్ రెండు వేల రూపాయలు తీసుకుంటారు రోజుకి కానీ అన్ని విధాలా అన్ని సౌకర్యాలుగా ఫుడ్ సౌకర్యం ఉంటుంది స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఉంటుంది ప్లే గ్రౌండ్ ఉంటుంది అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి